పల్నాడు జిల్లాలోని అన్ని జాతుల వారు మతాలవారు కలిసి పండుగలు చేసుకుంటూ ఉంటారు కలిసే ఉంటారు వారి భావాలను పరస్పరం పంచుకుంటూ ఉంటారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది క్రిస్టియన్సు ముస్లిమ్సు హిందువులు వీళ్ళు ఎక్కువుగా కనిపిస్తూ ఉంటారు ఇందులో చెప్పాలంటే క్రిస్టియన్స్ వారి పండగ అయినటువంటి క్రిస్మస్కి న్యూ ఇయర్కి వే అందరితో కలసి కేకులు అవి పంచుకుంటూ వాళ్ళ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు అలాగే ముస్లిమ్సు రంజాన్ బక్రీద్ సమయంలో బిరియాని అవీ చేసి పక్కింటి వారికి ఎదురింటి వారికి వారి చుట్టాలకి బంధువులకే కాకుండా ఇతర మతాల వారిని కూడా ఇంటికి పిలిచి భోజనాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు ఇంకా హిందువులు హిందువులు దసరాకి దీపావళి ఇంకా సంక్రాంతి ఈ మూడు పండుగలు ఎక్కువుగా జరుపుకుంటూ ఉంటారు ఇందులో వారి ఇంట్లో పండుగ చేసుకోవటానికి పిండి వంటలను ఇంకా రకరకాల స్వీట్లను చేసుకొని చుట్టుపక్కల వారికి హిందువులు ముస్లింలనే భేదం లేకుండా అందరికీ కూడా వారి యొక్క స్వీట్లను పంచుతూ వారి ఆనందాన్ని తెలుపుతూ పండుగలను కలిసి జరుపుకుంటారు అలాగే ఇక్కడ మన గిరిజన ప్రాంతాల వారు కూడా ఉంటారు ఊళ్ళో ఇందులో ఎక్కువుగా చెంచులు అనేవారు మనకి కనిపిస్తూ ఉంటారు వీరు కూడా అందరితో కలిసే ఉంటారు అలాగే ఇందులో చెప్పాలంటే కులాల వారు రకరకాల కులాల వారు ఉన్నారు అందులో రెడ్లు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ అలాగే కాపులు అలాగే చౌదరీసు వీళ్ళు కూడా ఉంటారు కొంచెం కులాల మధ్య అయితే భేషమ్యాలు ఉంటాయి ఒకరి పట్ల ఒకరికి ఆదరణ కలిగినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో విభేదిస్తూ ఉంటారు ఎందుకంటే సేమ్ క్యాస్ట్ అయితేనే అన్ మనము ఇలా ఇవ్వాలి ఇలా చేయ్యాలి అనేవి కొన్ని రూల్స్ అనేవి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు దీని వల్ల కొంచెం ఇబ్బందులు అనేవి తరచుగా పల్నాడు జిల్లాలో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మనిషిని మనిషిని గౌరవించుకోవటం ఒకరిపట్ల ఒకరుకు దయగా ఉండటం అలాంటివి ఈ జిల్లాలో ఎక్కువుగా ఉంటుంది అలాగే భాష అనేది కూడా మారుతూ ఉంటుంది ఇక్కడ ఎక్కువగా తెలుగును మాట్లాడడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ముస్లింలు హిందివులు క్రీస్టియన్సు ఇంకా చెంచులు గిరిజన ప్రాంతాల వారు వీరు కూడా తెలుగునే ఎక్కువుగా మాట్లాడుతూ ఉంటారు